నాకు ఇష్టమైన నటుడు తమిళ హీరో విజయ్ తలపతి ఇంక్లూడింగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ విజయ తలపతి అంటే ఎందుకు ఇష్టం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు కూడా విజయ్యే ఎందుకు ఇష్టం అంటే మాత్రం ఏం చెప్పలేను ఆ డాన్స్ కావచ్చు ఆ స్వాగ్ కావచ్చు ఆ యాటిట్యూడ్ కావచ్చు అతని బిహేవియర్ కావచ్చు ఆఫ్ స్రీన్ ఆన్ స్క్రీన్లో హీరోలా ఉండి ఆఫ్ స్క్రీన్లో కూడా అదే టైప్లో మేకప్ వేసుకొని ఉండడం అంటే చాలా హీరోలు అంటారు కానీ విజయ్ అలా కాదు ఆన్ స్క్రీన్లో మాత్రమే మేకప్ వేసుకుంటాడు బయట మాత్రం ఎంత న్యాచురల్ గా ఉంటాడో అతని ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు ఈవెన్ మొన్న కూడా చెన్నై ఏదో తుఫాన్ బాధలల్లో ఉన్నప్పుడు తన వంతుగా సహాయం విజయ తలపతి అందించాడు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాడు విజయ తలపతి ఆయన స్వాగ్ నేను ఫాలో అవుతాను కాబట్టి విజయ తలపతి అంటే పిచ్చా అభిమానం ఆయన నటించిన మూవీస్లల్లో ఎక్కువ నచ్చిన సినిమా అంటే తమిళ్లో అయితే బిగిల్ తెలుగులో అయితే విజిల్ తమిళ్లో అయితే మెర్సన్ తెలుగులో అయితే అదిరింది ఈ రెండు సినిమాలు అంటే పిచ్చి ఎందుకంటే ఇవి రెండు ఒకే డైరెక్టర్ అట్లే దర్శకత్వంలో వచ్చినాయి కాన్సెప్ట్ కూడా పిచ్చి హైలెట్ ఉంటుంది డాన్స్ సాంగ్స్ కథ స్క్రీన్ ప్లే హైలెట్ టోటల్గా విజయ్ అన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అందుకే విజయ్ తలపతి అంటే సూపర్ ఇక ప్రియాంక మోహన్ విషయానికొస్తే డాన్ మూవీ గ్యాంగ్ లీడర్లో ఎంత న్యాచురల్గా ఉంటుంది అన్నది మాటల్లో చెప్పిన అవసరం లేదు ఎక్స్పీరియన్స్ చేస్తే అదే తెలుస్తుంది బ్యూటీ ఆఫ్ స్మైల్ సో ఐ లైక్ హర్